హాయ్ ఏమి చేస్తున్నావు బాగున్నాను మీరు బాగున్నారా నేను కూడా అదే అనుకుంటున్నాను ఇంక అదే అడుగుదాము ఎటైనా ఫ్యామిలీ ప్లానింగ్ వేసుకుందామా బయటికి వెళ్ళడానికి లైక్ మెంటల్ రిలీఫ్ కోసం ఏదైనా ఒక టెంపుల్ శ్రీకాకుళంలో శివ శివలింగ టెంపుల్కి వెళ్దాము ఆ తరువాత అరకు వ్యాలీ ట్రిప్ వెళదాము అన్న ప్లాన్లో ఉన్నాము ఎలా అంటావు అరకు ట్రిప్ అరకు ఓకే అవును రామకృష్ణ బీచ్ కూడా చాలా బాగుంటుందంట నేను వెళ్ళలేదు ఇటు సైడు మనం ఇటు సైడ్ ఉండడం వల్ల అటు వెళ్ళాల్సిన అటు వెళ్ళే ఆలోచన రాలేదు మనకి మనం ఇటు సైడ్ కాబట్టి ఎవరైనా ఎంత ఏదన్నా మాట్లాడుకుని వెళ్దామా ఇలా వెహికిల్ కానీ అన్నిటికంటే అన్నిటికంటే బెస్ట్గా విజయవాడకి విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాము ఏముంది ఒక మనమిద్దరం సపరేట్గా వెళ్ళి అయిన ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము అనుకో లేట్ నైట్కి రీచ్ అవుతాము కదా అలా అలా వెళ్ళడానికి ప్లాన్ చేద్దామా ఇటు ఫ్యామిలీతోని వెళ్దాము అటు అయిపోయాక పిల్లలు హా హాలిడేస్ వచ్చినప్పుడు చూసుకుని మనం ఇలా వెళ్దాము అవ్ అవును స్టే చేసేటట్టు వెళ్దామా ఇప్పుడు హాలిడేస్ టైం

హాలిడేస్ కదా ఇప్పుడు అవును యా ఓకే

యా అవును అలాగే ప్లాన్ చేసుకు ని వెళ్దాం మరి డే డేట్ అనేది ఫిక్స్ చేసుకుని వెళ్దాము ఓ ఓకే ప్లాన్ చేసుకుందాము ఇద్దరం ఓకే మరి మళ్ళీ కాల్ చేస్తాను నేను